హలో అదే ఇక్కడ అరటి తోట ఉంది కదా అండి అక్కడ మాకు అరటి పండ్లు కావాలి ఏవి బావుంటాయి కొంచం చెప్తారా

అదే అమృతపాణి కావాలి వాటి కాస్ట్ ఎంత

అంటే మీరు చెప్పే దాన్ని బట్టి అంటే ఎక్కువ శాతంలో తీసుకోవాలి టెన్ రూపీసా అంతకు మించి ఎక్కువ ఇవ్వరా

అదే గెల ఉంటుంది కదా మట్టి కుండ మొత్తం అలా కావాలి ఓకే అండి ఈ రోజు ఈవెనింగ్ అలా వస్తాము మీరు ఎప్పు ఉంటారు కదా ఓకే అండి థ్యాంక్ యూ